తెలుగు భాష చాలా మధురంగా ఉంటుంది తెలుగు భాష లిపిపూర్వకం తెలుగు భాష ప్రతిపదంలో అచ్చు శబ్దం ముగుస్తూ ఉంటుంది తెలుగు భాష అక్షరంతో రాయబడుతుంది తెలుగు భాష రామాయణం మహాభారతం వంటి వాటితో అద్భుతంగా ఉంటుంది బ మహాభారతం రామాయణం శ్లోకాలతో రాయబడింది భారతదేశంలో తెలుగు భాష చాలా ప్రాణిత్య ప్రాముఖ్యం కలది తెలుగు భాష అనేది భారతదేశం యొక్క మాతృభాష తెలుగు అనే పదం ద్రావిడ భాష నుండి పుట్టింది తెలుగు భాష రెండు రాష్ట్రాలలో ఎక్కువగా వాడతారు ఆ రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు భాష సాహిత్యం కలది తెలుగు భాష పూర్వకాలం నుంచే గొప్ప గొప్ప కవులు రాయబడ్డారు నన్నయ్య తిక్కన్నా ఎర్రన్న వంటి వాళ్ళు రాయబడ్డారు తెలుగులో కొన్ని పద్యాలు వింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి అందులో ముఖ్యంగా తెలుగు భాష తీయధనం అనే ఒక సాంగు చాలా అద్భుతంగా ఉంటుంది తెలుగు భాష గొప్పతనం అనే సాంగ్ తెలుగు భాష గురించి పూర్తిగా చెప్తుంది తెలుగు భాష ఎన్నో రకాలుగా ఉంటుంది తెలుగు భాష శబ్దాలు కలిగినది సాహిత్య సంప్రదాయం కలిగింది ఉంటుంది తెలుగు భాష చరిత్ర ప్రాముఖ్యత కలిగినది తెలుగు భాష వాడడానికి చాలా ఈజీగా ఉంటుంది తెలుగు భాష వారసత్వ భాష అని కూడా అంటారు గిడుగు రామూర్తిగారు చాలా రకాల పద్యాలు రాశారు దే అందులో ముఖ్యంగా తెలుగు భాష అనే ఒక పద్యం సూపర్ ఉంది అది ఏదంటే దేశభాషలందు తెలుగు లెస్స అని ఒకటి ఉంది పద్యం అది వింటూ ఉండడానికి చాలా అద్భుతంగా ఉంటుంది తెలుగు భాష రకరకాల లక్షణాలు కలిగి ఉన్నాయి మ్మ్ తెలుగును ప్రతి ఒక్కరూ మాట్లాడాలి తెలుగులో రకరకాల సూక్తులు ఉన్నాయి తెలుగు అంటేనే మాతృతనం తెలుగు భాష అంటేనే మాతృతనం భారతీయ వీరులం భరతమాత బిడ్డలం అనే సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుంది తెలుగు భాష తీయధనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం ఈ లైన్స్ వింటూ ఉంటే చాలా మధురంగా అమ్మ అమ్మతనాన్ని గుర్తు చేసినట్టుగా ఉంటుంది తెలుగు భాషలో ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి తెలుగు భాష అంటే నాకు చాలా ఇష్టం తెలుగు భాష మీద నాకు చాలా మక్కువ చాలా పట్టుదల కూడా నాకు ఉంది